అవును మేడం అవునా మే అవునా మేడం అలా ఎలా చేసుకుంటాడు మేడం మీరు ఉన్నారు కదా కాదు మేడం ఫస్ట్ ఇట్లా అవుతుంది అంటే చూడాలి కదా మేడం మొత్తం వామిటింగ్స్ చేసుకునే దాకా ఎట్లా చేస్తారు మేడం మీకు రెస్పాన్స్ ఉంటుంది కదా మేడం అవునా మేడం ఎక్కువ వామిటింగ్స్ చేసుకున్నాడా మేడం లేదు మేడం బయట తింటే మేము అంటాము స్కూల్లో వామిటింగ్స్ అంటే మీరేగా మేడం రెస్పాన్స్ లేదు మేడం స్కూల్లోనే కొనుక్కుంటున్నాను అని చెప్తున్నాడు మేడం బయట కొనుక్కోవట్లేదు అంటున్నాడు అవునులే మేడం కాకపోతే స్కూల్లో అనే సరికి మేము పైసలు ఇస్తున్నాము అంతే మేడం మేము చెబితే వినరు కదా మేడం పైసలు అడుగుతూనే ఉంటారు కొంచెం మీరే చెప్పాలి కదా మేడం అడగవద్దు కొనుక్కోవద్దు అని అవును మేడం అవును మేడం మాదేలే ఇక తప్పు కానీ స్కూల్లో కొనుక్కుంటున్నాను అనే సరికి మేడం వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా అనుకున్నాము ఓకే మేడం ఓకే ఓకే మేడం ఇంకొకసారి అట్లా మనీ ఏమి ఇవ్వములే మేడం సరే మేడం